నేను సాధించిన అతిపెద్ద విజయం అంటే ఇంటర్ పాస్ అవ్వడం ఎందుకంటే దాని గురించి నేను ఎక్కువ గర్వపడతాను ఎందుకంటే నాకు చదువు ఎక్కువగా రాదు అందుచేత ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఎక్కువగా చదవలేదు అందుచేత ఎంపీసీ గ్రూప్ తీసుకుని చాలా కష్టపడ్డాను కానీ చివరికి దాంట్లో ఉత్తీర్ణత అవ్వలేకపోయాను దానివల్ల ప్రతి ఒక్కరు నా చుట్టూ ఉన్న జనాలంతా ప్రతి ఒక్కరు నువ్వు దేనికి నువ్వు ఉపయోగపడవు నువ్వు చదువు చదువుకోవడానికి ఉపయోగపడవు అని ఎంతోమంది ఎన్ ఎన్నో విధాలుగా తిట్టినా నాకు చదువు రాలేదు ఎలా చదవాలి అని ఆలోచించాను దాని తర్వాత ఎలాగో అలా నేను చదివి ఇంటర్ ని మంచి మార్కులతో ఉత్తీర్ణతనవ్వాలని నేను నేనా నిర్ణయించి దాని తర్వాత వాటికి కావాల్సిన అవసరాన్ని చూసి ఎలా చదివితే ఎలా అర్థం అవుతుందని దాని మూల్యంగా నేర్చుకుని ఎలాగోలాగా ఇంటర్ ని మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం రెండు ముగించి ఇంటర్ లో నా యొక్క ఊరిలో నేను మొట్టమొదటి మని మొట్టమొదటిగా మంచి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చాను అంతే కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఆనందించారు అంటే మొదటి ర్యాంక్ నాకు రావడం వల్ల నా యొక్క ఊళ్ళో ప్రతి ఒక్కరు సంతోషంగా చూశారు అంతే కాకుండా ఇతని వల్ల అవ్వదు అని చెప్పిన వాళ్లంతా నీవల్ల అవుతుంది నువ్వు అనుకున్న విషయాన్ని సాధించావు అని ప్రతి ఒక్కరూ ఎంతో మెచ్చుకున్నారు దాన్ని చూసినప్పుడు నేను ఎంతో గర్వపడ్డాను నేను సాధించిన అతిపెద్ద విజయంగా అనుకున్నాను కానీ జీవితమనేది ఆ ఒక్కటితో అవ్వదు ఎందుకంటే జీవితం అనేది ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి కాని నేను సాధించిన మొదటి విజయంగా గర్వపడే విజయంగా ఇది అనుకుంటాను ఎందుకంటే ఇద్ ఇక మీదట ఎటువంటి విషయాలు వచ్చినా నా వల్ల అవుతుంది నేను చెయ్యగలను అని నా మీద నా నమ్మకం ఉంటుంది కాబట్టి నేను చేయగలను అని అనుకుంటాను అప్పుడు కచ్చితంగా నా నా వెనక నా వెనకాల విజయం వస్తుంది కానీ నేను మొట్ట మొదటిగా సాధించిన విజయం అతి పెద్ద విజయంగా అంటే నేను ఇంటర్ పాస్ అవడం అంతే కాకుండా దాన్ని చూసి ఎంతో గర్వపడతాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను మెచ్చుకున్నారు ఎవరు ఎవరెవరో నేను అవ్వదు నేను అవ్వలేను అని చెప్పారో ప్రతి ఒక్కరు నన్ను చూసి మెచ్చుకునేలా ఒక మంచి పొజిషన్ రాగలుగుతున్నాను అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను డిగ్రీలో ఒక మంచి పొజి ఓ మంచి స్థాయిలో ఉంటే డిగ్రీ అయిపోతుంది ఓ మంచి జాబ్ లో చేరి ఒక మంచి స్థాయిలో ఉండాలనుకున్నదే నా లక్ష్యం అలా ప్రతి ఒక్క విషయాలు అవగాలంటే మన మీద మనం నమ్మకం పట్టుదల ఉంటే ఏ ఒక్క విషయాన్ని సాధించవచ్చు నా యొక్క అతిపెద్ద విజయంగా నా ఇంటర్ పాస్ అవ్వడం చూశాను దాని గురించి గర్వపడుతున్నాను